నేను ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకున్నాను తీసుకొవాలి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఆ అడిగితే థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ తౌజెండ్ ఉంటాయి అని చెప్పిరు ఆ ఓకే తీసుకుందామని నేను మనీ దగ్గర పెట్టుకొని చూద్దామని వెళ్ళేలోపల మా ఫ్రెండ్కు మా ఫ్రెండ్ నాకు కలిసింది ఎటువెళ్తున్నావ్ అని అడిగితే ఇట్లా ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటున్నాను తెలుసుకుంటే ఇంత కాస్టులో ఉంటుందని చెప్పిరు అక్కడికి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి కదా అని మేమిద్దరం మాట్లాడుకోగానే తను చెప్పింది వేరే దగ్గర ఎందుకు మనమిక్కడ ఇక్కడొక కంపెనీ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుంటే థర్టీ థర్టీ తౌజెండ్ అని అనుకుంటున్నావు కదా ఇంకా తక్కువలో వస్తాయి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కానీ ఆ చాలా అంటే చాలా తక్కువ టైంలో యూస్ చేసి వాళ్ళు అనుకోని సిచువేషన్లో వాళ్ళు అక్కడ ఆ కంపెనీలో ఇచ్చి వెళ్తారు మంచిగా యూస్ అవుతాయి నేను తీసుకున్నా నేను మా హస్బెండ్ ఇద్దరం తీసుకున్నాం అవి మంచిగా యూస్ అవుతున్నాయి మళ్ళీ వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తా ఇస్తున్నారు అని చెప్పింది ఓకే మరి తను చెప్పింది కదా అని అక్కడికి వెళ్ళి చూసినా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ రకరకాల ల్యాప్టాప్స్ ఉన్నాయి అందులో నేను ఏం తీసుకోవాలనుకున్నానో అది ఓపెన్ చేసి చూసేసరికి ర్యామ్ రోమ్ అది ఆర్యామ్ రోమ్ అది కాకుండా అది మంచిగా యూస్ అవుతుంది స్మూత్గా మన మ మనకి నచ్చిన విధంగా ఉంది ఓకే మరి చెక్ చేద్దాం అని కాసేపు అందులో కొన్ని ప్రాసెస్ చేసి అన్నీ చూసాను చూసేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది సరే మరి థర్టీ తౌజెండ్ అనుకుంటున్నా కదా ఇక్కడ ఎంత కాస్టులో ఉందో తెలుసుకుందాం అని నాకు నచ్చిన ల్యాప్టాప్ను తీసుకొని తనని అడుగు తన దగ్గరికి తీసుకెళ్ళి అడిగితే ఇది ఎంత అంటే ట్వంటీ థౌసండ్ అన్నారు అవునా నాకింత కాస్ట్ అని చెప్పిరు బయట మీరు ఇంత తక్కువ చెప్తున్నారు ఏంటి మళ్ళీ అన్నీ బాగానే ఉన్నాయి కదా ఏం పాడవ్వలేదు కదా ఇంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు ఏంటి అంటే కొందరు కొందరు కాస్ట్ ఎక్కువ ఉంటుందని తీసుకోలేరు కదా అందుకే మేము బయట వాటికంటే డిస్కౌంట్తోనీ చాలా తక్కువకి మంచి కంపెనీ ల్యాప్టాప్స్ పెడుతామండి బయట ప్రాసెస్ వేరుగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ వేరు ఉంటుంది బయట దేనికీ డిస్కౌంట్ ఇవ్వరు మేము ప్రతీ లోపల పార్ట్స్తో సహా ప్రతి దానికి వన్ ఇయర్ వ్యారెంటి గ్యారెంటీ అందిస్తాం మళ్ళీ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది బాగుంటాయి మీకు మంచిగా యూస్ అవుతాయి అని చెప్పిరు ఓకే నాకు సంతోషం అనిపించి ల్యాప్టాప్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసాను అది మంచిగా యూస్ అవుతుంది నాకు వర్క్కు సంబంధించి మంచిగా యూస్ అవుతుంది మంచిగా ఉంది నాకు అది తీసుకొనేసరికి చాలా సంతోషంగా అనిపించింది ఆ అనుకోని సిచ్యువేషన్లో నేను తీసుకోవాలి అనుకున్న అనుకోని సిచ్యువేషన్లో మధ్యలో మా ఫ్రెండ్ కనిపించేసరికి ఈ కంపెనీకి వచ్చి తీసుకున్నాను తాను చెప్పింది అని అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల మనకి మనీ సేఫ్ అయినాయి మనం అనుకొన్న విధంగా వచ్చినాయి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది